స్కూల్ సమావేశంలో పాల్గొనాలి అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది నేను స్కూల్ మావేశంలో పాల్గొన్న అనుభవం ఎంతో ఉత్తేజకరంగా మరియు శిక్షణాత్మకంగా ఉండింది ఈ సమావేశంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు ఇతర నిపుణులు తమ అనుభవాలను ఆలోచనలను పంచుకున్నారు ప్రతిభావంతమైన అధ్యాపకులు ప్రసంగాలు విద్యార్థుల అభిప్రాయాలు కొత్త పద్ధతులు మార్గదర్శకాలు ఇవన్నీ చాలా ప్రేరణ ఇచ్చాయి ప్రత్యేకంగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాల గురించి చేసిన చర్చలు ఎంతో ప్రాముఖ్యం కలిగాయి ఈ సమావేశం నాకు కొత్త ఆలోచనల్ని తెచ్చింది అలాగే ఇతరులతో కలిసి సమాజంలోని అవసరాలను తీర్చడంపై దృష్టి సారించడం ఎలా ముఖ్యం అనే విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యింది స్కూల్ సమావేశంలో పాల్గొని అలాంటి కొత్త కొత్త ఆలోచనలని కొత్త కొత్త పద్ధతుల్ని నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం